నేను అమెజాన్ ఆన్లైన్లో చక్కటి నల్లటి జీన్స్ ఆర్డర్ పెట్టాను కానీ నాకు వచ్చింది బ్రౌన్ కలర్ జీన్స్ ప్యాంట్ వచ్చింది ఆ ప్యాకింగ్ కూడా సరిగా లేదు చినిగిపోయి వచ్చింది ప్యాకింగ్ కూడా నేను పెట్టిన వేస్ట్ సైజు వచ్చి ముప్పై నాలుగు అయితే నాకు వచ్చిన వేస్ట్ సైజు వచ్చి ముప్పై రెండు వచ్చింది ఈ ప్యాంట్ నాకు చాలా టైటు అయిపోయింది లెగ్ లెంతు కూడా సరిపోవట్లేదు స్ట్రెచ్చబుల్ జీన్స్ ప్యాంట్ ఆర్డర్ పెడతాను అన్సర్ జీన్స్ ప్యాంటు వచ్చింది స్ట్రెయిట్ కట్ ఆర్డర్ పెడితే పెన్సిల్ కో పెన్సిల్ కట్ వచ్చింది దీని వల్ల నాకు కాళ్ళలో చాలా టైటు అయిపోయింది నా బటక్స్ కూడా బయటికి కనిపిస్తున్నాయి అది చూడడానికి నాకు అసహ్యం అనిపిస్తుంది క్వాలిటీ ఆఫ్ ద ప్యాంట్ కూడా బాగలేదు నేను చేసిందేమో బ్రాండెడ్ ప్యాంట్ వచ్చింది వచ్చింది ఏమో నాకు బ్రాండెడ్ ప్యాంట్ నాకు ఈ ప్రోడక్ట్ అవసరం లేదు నేను దీన్ని రిటర్న్ చేస్తాను